తెలుగు భాష గురించి కొన్ని సాధారణ అపోహలు మరియు వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో చూద్దాము తెలుగు ఒక కష్టమైన భాష అని కానీ తెలుగు వ్యాకరణం గమనించదగిన పద్ధతిలో ఉంది దీన్ని సరైన విధంగా నేర్చుకుంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు తెలుగు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతారు అనుకుంటారు కానీ తెలుగు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణలో కూడా అధికార భాష తెలుగు భాష మరుగున పడుతుంది అనుకుంటున్నారు కానీ తెలుగు ప్రపంచంలోనే అత్యధికమంది మాట్లాడే భాషల్లో ఒకటి తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు తక్కువ అనుకుంటారు కానీ తెలుగు భారతదేశపు పురాతన భాషలలో ఒకటి ఇది యునెస్కో గుర్తించిన క్లాసికల్ భాషల్లో ఒకటి